మాకు దగ్గరలో భజన బృందం ఉంది వారు సాధారణంగా బజార్లో శివారులలో లేదా వేడుకల సమయంలో వీరు ఎక్కువగా కనిపిస్తారు డ్రమ్స్ ట్రాంపెట్స్ డప్పు సిబ్బల్స్ వారు వాడే సంగీత వాయిద్యాలు వివిధ వేడుకలు ఊరేగింపులు మరియు ప్రత్యేక సందర్భాలలో పాల్గొంటారు